నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఒకటి తినాలనిపించింది నేను దాన్ని స్విగ్గిలో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టిన టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలకి ఆయన వచ్చి ఆ ఫుడ్డు డెలివరీ చేసాడు నాకు డెలివరీ చేసేటప్పుడు ఆయన నాతోని కొంచెం మర్యాద లేకుండా అంటే కొంచెం వేరే లాగా మాట్లాడే కొంచెం మర్యాద లేకుండా కొంచెం మర్యాద ఇవ్వాలా ఏ మర్యాద లేకుండా ఏదో సీరియస్ అయి కోప్పడి తీసుకోండి మీ ఫుడ్డు లొకేషన్ కరెక్ట్ పెట్టరు ఇది కరెక్ట్ పెట్టరని లొకేషన్ అడ్రస్ కరెక్ట్ పెట్టరు ఇదేనా మీ ఆర్డర్ అని అట్లా మాట్లాడకూడదు కదా అతను ఏంటంటే మళ్ళీ ఆ ఫుడ్డు మనం ఆర్డర్ చేసిన ఆ ప్రోడక్ట్ తీసుకోకుండా అతను తీసుకో మనకు తీసుకోవాలి అనిపించేలా చేయాలి కానీ అనుకో తీసుకోకుండా ఉండాలి అన్నట్టు అలా బిహేవ్ చేయకూడదు కదా మనకు కూడా తినాలనిపిస్తుంది మనకి కూడా ఏమైనా తీసుకోవాలనిపిస్తుంది ఇంకా ఇంకా ఆర్డర్ పెట్టాలని అనిపిస్తుంది చాలా చాలా ఆర్డర్స్ పెట్టాలని అనిపిస్తుంది కానీ ఆయన మాత్రం ఏ ఇంట్రెస్ట్ లేకుండా అంటే కోప్పడి మన ఫుడ్ మనకి మొఖానికి కొట్టేసి ఏం మర్యాద లేకుండా మర్యాద లేక ఈ రోజుల్లో మర్యాద లేకుండా ఎవరు ఉంటున్నారు మర్యాద ఇవ్వకుండా మర్యాద ఇవ్వకపోతేనే ఏమైనా తిట్టడం కోప్పడటం కానీ చేస్తారు ఏ మర్యాద లేకుండా డెలివరీ బాయ్ ఏమో తీసుకోండి ఇంతకు మీ ఇక్కడ ఇంత దూరమా అడ్రస్సు అంటే అది ఇది అని మాట్లాడతారు అట్లా మాట్లాతున్నాడు ఆయన అది ఏంటంటే అంటే దీన్ని నేను తీసుకొని మీకు కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాను అంటే ఆయన కొంచెం మర్యాద ఇవ్వాలి ఈ మర్యాద ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది అంటే నేను దాన్ని వ్యతిరేకించి మీకు నేను ఒక మీ కంపెనీకి ఆయన ఇట్లా మర్యాద లేకుండా మాట్లాడాడ మాట్లాడాడు నాతో అనేసి మీకు ఫిర్యాదు నేను చెయ్యాలని అనుకుంటున్నా సో అది ఏంటంటే ఆయన అట్లా మాట్లాడకపోతే నేను మీకు అది కాపీ పి ఫిర్యాదు చెయ్యకపోయేదాన్ని కదా అంటే కొంచెం మంచిగా మాట్లాడి తీసుకోండమ్మా మీకు నచ్చితే ఇంకొక మీకు ఇప్పుడు ఈ ఫుడ్డు నచ్చితే ఇంకొకసారి డెలివరీ పెట్టండి అప్పుడు మళ్ళీ తెచ్చిస్తాను మా కంపెనీలో ఇంకా చాలా చాలా ఉంటాయి అది ఇది అని చెప్పాలి ఇంకొకరు తీసుకోవాలి అని ఆత్రుత వాళ్ళకి కలుగజెయ్యాలి అంటే అంటే కోప్పడితే ఎవరు తీసుకుంటారు కోప్పడకూడదు కదా అంటే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో మాకు కూడా తెలియదు అంటే మనకి అయితే మాకు డబ్బులు ఉత్తిగానే రావు ఏదో తినాలనిపించింది కాబట్టి మేము ఆర్డర్ పెట్టుకున్నాము తినాలనిపించింది పెట్టుకున్నా కానీ అతను మాత్రం తీసుకోండమ్మా ఇక్కడనా ఇంత లేటా ఫోన్ చేస్తే బయటకు రావడం ఎంత ఇదా అట్లా మాట్లాడవద్దు కదా అంటే మనకి ఇంకొకసారి ఆ ఫుడ్డుని ఆర్డర్ చేసినా కానీ ఇంకా మనకు తీసుకోవాలనిపించదు ఇట్లా మాట్లాడాడా అనేసి మనం కూడా కోప్పడితే బాగుండదు కదా అతను ఎంత కష్టపడి మన దగ్గరికి వచ్చాడో మనకి తెలియదు మనం ఎంత కష్టపడి దాన్ని ఆర్డర్ చేస్తున్నామో అతనికి తెలియదు అతను అనుకుంటాడు వీళ్ళు ఇంట్లో కూర్చొని ఇట్లా చేస్తున్నారు ఇంట్లో కూర్చొని ఇట్లా చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తరువాత బయటకి రాగానే అతని ఆలోచన ఏమో మనకి తెలియదు కానీ అట్లా మర్యాద లేకుండా మాట్లాడితే ఎవరూ ఎవరూ ఆ ప్రోడక్ట్ని ఎవరూ రిసీవ్ చేసుకో ఎవరూ దానిని మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఎవరూ రిసీవ్ చేసుకోరు మర్యాద లేకుండా ఈరోజుల్లో చిన్న పిల్లలకి మర్యాద ఇవ్వకపోతేనే తీసుకోవట్లేదు ఈవెన్ పె మన ఏజ్ వాళ్ళకి ఒక ఎయిటీన్ ప్లస్ నైన్టీన్ ప్లస్ ఉన్న వాళ్ళకే మర్యాద లేకపోతే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా ఇతను ఇట్లా మాట్లాడాడు ఏం ప్రవర్తన మంచిగా లేకుండా ఇట్లా బిహేవ్ చేసాడు అని అంటే అది ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పడానికి కూడా అంటే మనం ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి నేను ఆలోచించాను కాబట్టి అతని గురించి మీకు జస్ట్ ఇట్లా కంప్లైంటే నేను జస్ట్ మీకు ఇట్లా ఫిర్యాదు చేస్తున్న ఇట్లా బిహేవ్ మిస్ బిహేవ్ చేసి అంటే మిస్బిహేవ్ అంటే అంటే అట్లా కాదు జస్ట్ మర్యాద లేకుండా తీసుకోండమ్మా పిలిస్తే తొందర బయటకు రారా ఎంతసేపని వెయిట్ చేయాలి అని అట్లా మాట్లాడాడు అతను సో దాన్ని నేను చెప్పుదామని మీకు మీ కంపెనీకి నేను ఫిర్యాదు చేస్తున్న దానిని వ్యతిరేకించాలి అంటే ఇట్లనే ఇంకా చాలామంది ఇట్లనే ఏ మర్యాద లేకుండా ఇట్ల మాట్లాడితే ఏ మర్యాద లేకుండా ఇట్లా మాట్లాడితే ఎవరు ఎక్కువ ఈ కోయి మధ్యలో నడుస్తున్న కొన్ని రోజుల్లో ఎవరూ అట్లా మర్యాద లేకుండా చేస్తే ఎవరూ ఫుడ్ ఆర్డర్ పెట్టరు ఎవరూ తీసుకోరు అంటే ఇక అప్పుడు డెలివరీ బాయ్ తక్కువైపోతారు మీ కంపెనీకి డబ్బులు అనేవి రావు ప్రాఫిట్స్ అనేవి ఉండవు మీ కంపెనీకి సో ఏంటి ఇది ఏంటంటే అతను కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడితే కనుక మంచిగా ఉండేది అంటే ఏ మర్యాద లేకుండా తీసుకోండమ్మా అని మనం మొహం పైన అతనికి మనం డబ్బులు ఉత్తిగా ఇవ్వట్లేదు అతను కూడా మన కోసం ఉత్తిగా అయితే రావట్లేదు మనం డబ్బులు ఇస్తున్నాము అన్ని చేస్తున్నాము అంటే మనకి కూడా ఉంటుంది ఇంత డబ్బులు ఇచ్చి మేమే ఆర్డర్ పెట్టుకొని మేమే చేసుకొని ఇంత మర్యాద లేకుండా వాళ్ళు మాట్లాడితే అయినా ఈ ఫుడ్ని డెలివరీ చేసిన ఫుడ్ని మేము ఎలా తీసుకోవాలి అనేసి మాకు కూడా కొంచెం ఉంటుంది ఆలోచన దాన్ని ఏంటంటే వాళ్ళు దాన్ని ఏదో ఇట్లా ఏదో ఉత్తిగా తీసుకొని ఏం ఇట్లా పడేసి మొహం పైన ఫుడ్డు అట్లా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది కొంచెం మనకి కూడా ఇంకొకసారి అబ్బా ఆర్డర్ పెట్టాలి ఈ వ్యక్తి నాతో మంచిగా మాట్లాడాడు ఈ వ్యక్తితో నేను ఇంకా ఇంకా ఇంకా ఆర్డర్ పెట్టాలి అనేసి ఉండాలా కానీ కానీ ఏది లేకుండా అతను మనకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే మనకి ఇంకొకసారి ఆర్డర్ పెట్టాలనిపించదు నేను దాన్ని ఒక ప్రాబ్లంగా తీసుకొని మీకు పెడితే అతను అంత వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆ వ్యతిరేకత పోవాలి అనేసి నేను మీ కంపెనీకి మీ కంపెనీకి నేను ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాను అంటే మీకు ఇది నేను ఫిర్యాదు చేస్తే మీరు కూడా దీన్ని కొంచెం అరికట్టగలరు దీంతో కొంచెం మీరు అది చేయగలరు దీనిని కొంచెం ఈ ప్రాబ్లంని అనేసి ఈ ప్రాబ్లంని తీసేయగలుగుతారు అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా నేను మళ్ళీ ఇంకొకసారి మేము ఆర్డర్ పెట్టేలా ఆ ప్రొడక్ట్స్ మంచిగా వస్తే కూడా ఇంకొకసారి మేము పెట్టేలా అన్న చూడాలి మీరు అంటే మేము ఏది ఇట్లా లేకుండా ఏం చేయకుండా కొంచెం ఆయన మర్యాద లేకుండా మాట్లాడితే ఎవరు ఆర్డర్ పెడతారు ఎవరు తీసుకుంటారు అట్లనే మీ కంపెనీకి కొంచెం రాదు ప్రాఫిట్ రాదు కొంచెం మనీ కూడా రావు మీకు డబ్బులు రావు అనేసి ఈ మర్యాద కొంచెం మర్యాద ఇస్తే ఇంకా బయట ఉన్న వ్యక్తులు కూడా మంచి ఇంకా మీ దాంట్లో ఆర్డర్ పెట్టి ఇంకా ఏవైనా ప్రోడక్ట్స్ తీసుకోగలుగుతారు ఏ మర్యాద లేకుండా మాట్లాడితే ఎట్లా తీసుకుంటారు మేము అయితే డబ్బులు ఊరికనే పెట్టట్లేదు అతను ఇచ్చేదేదో మంచిగా ఇచ్చి మంచిగా చేస్తే అయిపోతుందిగా అతను ఏదో ఇచ్చేసి మంచిగా మర్యాదగా ఇస్తే ఇంకా కొన్ని తీసుకోవాలనిపిస్తుంది ఏ మర్యాద లేకుండా తీసుకోండమ్మ పోండమ్మ అని మాట్లాడితే ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు కదా అంటే కొంచెం మర్యాద ఇస్తే దానిపైన ఆ తీసుకున్న ఫుడ్డు పైన మనం ఏదైతే ఆర్డర్ పెట్టినామో దానిపైన కొంచెం మనకు అవగాహన వస్తుంది ఇది మంచిగా వచ్చింది ఈయన ఇంకా మంచిగా మాట్లాడితే ఇతను ఇతను నాతో మంచిగా మాట్లాడిండు ఇంకా నేనింకా తీసుకోవాలా ఇంకా వీళ్ళు కూడా మా కోసం కష్టపడి అక్కడి నుండి వస్తున్నారు కాబట్టి కొంచెం నేను తీసుకోవాలా ఇతను మర్యాద ఇస్తే మనం కూడా మర్యాదపూర్వకంగా మంచిగా మాట్లాడగలుగుతాము ఆయన ఏ మర్యాద లేకుండా తీసుకోండమ్మ పోండమ్మ

ఇట్లా అతను మంచిగా మాట్లాడితే మరి మంచిగా మాట్లాడాడు వీళ్ళు ఏదో మంచిగా డెలివరీ చేస్తున్నారు మంచిగా కరెక్ట్ టైంకి వచ్చి ఇచ్చి వెళుతున్నారు అనేసి మాకు కూడా కొంచెం ఆలోచన ఉంటుంది వాళ్ళని మేము కోప్పడటం వాళ్ళు మమ్మల్ని కోప్పడరు కానీ మేము కోప్పడక ముందుకే మాది తప్పు లేనిది వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఇచ్చేముందు మర్యాద లేకుండా వేరే వాళ్ళు ఏదోలా మాట్లాడే ఏ మర్యాదలు ఇవ్వకపోవడంతో మాకు ఇంకొకసారి దాంట్లో డెలివరీ పెట్టబుద్ధి కాదు ఇంకేమైనా పెడదామన్నా ఆలోచన వచ్చిన ఆలోచన మేము తీసేస్తాము ఎందుకంటే అతను మంచిగా డెలివరీ చెయ్యట్లేదు మర్యాద ఇస్తలేడు ఎందుకు ఇంకా మేము దీంట్లో పెట్టి దీంట్లో ఆర్డర్ పెట్టే దానికంటే బయట పోయి కొనుక్కుంది బెస్ట్ వాళ్ళైనా మంచిగా మర్యాద ఇస్తారు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు మేము అడిగింది చూపిస్తారు ఇతనైతే మేము అడిగింది చూపెట్టడానికి ఇవ్వడానికే ఇంత బాధ పడుతున్నాడు డబ్బులు అయితే ఫ్రీగా మేము డబ్బులు అయితే పుణ్యానికి మేము ఆయనకి ఇవ్వట్లేదు అతను వచ్చి మాకు ఇస్తనే కదా మేము అతనికి డబ్బులు ఇస్తున్నాము కానీ ఇంత మర్యాద లేకుండా అంటే ఏదో ఎట్టికి వీళ్ళకి నేను ఇచ్చొద్దున సీరియస్ అయిపోయిన నా డబ్బులు నాకు వచ్చినాయి నా పరిస్థితి ఇంతే అనుకుంటే ఎలా సార్ మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి మేము కూడా పని చేసే డబ్బులు వాటిని సంపాదించుకోగలుగుతున్నాము కానీ ఆయన మర్యాద లేకుండా ఏంటమ్మా ఇంత లేటా పిలిస్తే తొందరగా రావాలి కదా అంటే మేము తొందరగానే వస్తాము అతనే ఏదో ఆతురత పడి రండమ్మా రండి రండమ్మా ఎక్కడో ఉండి ఇప్పుడే రమ్మంటే ఎట్లా అండి తీసుకుంటాము ప్రోడక్ట్ని దాన్ని కొంచెం బేస్ చేసుకునే నేను మీకు ఫిర్యాదు చేస్తున్న దీని వ్యతిరేకత గురించి కొంచెం మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని పోగోడతరు అనేసి వాళ్ళకు కూడా కొంచెం చెబితే మీ కంపెనీకి కొంచెం ప్రాఫిట్ ఇంకా ప్రాఫిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇంకొకరు ఆర్డర్ పెట్టకపోతే మీకు కూడా డబ్బులు రావు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా జీతాలు పడవు వాళ్ళు అసలు మొత్తమే తగ్గిపోతారు అసలు వాళ్ళు ఉండనే ఉండరు డెలివరీ బాయ్లు వాళ్ళకే అంతగనం ఉంటే ఎట్లా మనం తీసుకోగలుగుతాము ఫుడ్డుని వాళ్ళు డెలివరీ చేసిన సామానుని ఎట్లా తీసుకోగలుగుతాము తీసుకోలేము కదా ఇక్కడ ఏంటంటే మెయిన్ అతని డెలివరీ చేసే ముందు మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిగా తీసుకునేవాళ్ళము మర్యాద లేకుండా ఇట్లా మాట్లాడితే ఎట్లా తీసుకోగలుగుతాము మాకు కూడా కొంచెం తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మాకు కలగజేస్తూనే కదా మేము తీసుకునేది మాకు కొంచెం ఇంట్రెస్ట్ మాకు కొంచెం ఆలోచన ఇంకా దానిపైన ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ప్రోడక్ట్ అనేది నాకు ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ నాకు నచ్చితే నేను ఇంకా ఆ ప్రోడక్ట్ గురించి ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతాను ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే అతను మంచిగా మర్యాద లేకుండా మాట్లాడితే నేను ప ఇక ప్రక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ ప్రోడక్ట్ మంచిగా రాలేదు అతను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు దీంట్లో ఆర్డర్ పెట్టి వేస్ట్ దీనికంటే మనం బయటకు పోయి కొనుక్కుంది బెస్ట్ అనేసి మనం మాట్లాడుతాము కానీ దానివల్ల ప్రక్కన వాళ్ళు నమ్మేస్తారు ఈవెన్ నా ఫ్రెండ్కో ఎవరికో ఎవరికో చెప్పినా అంటే నమ్మేస్తారు నమ్మేసి మీ కంపెనీలో ఇంకా ఎవరు కొనలేరు మీ దాంట్లో ఎక్కువ అమ్మే అమ్మడం ఉండదు అమ్మబోవు మీ దాంట్లో ఎక్కువ మీ దాంట్లో అమ్మడుబోవు ఇంకా ఇది ఏంటంటే కొంచెం దీన్ని మీరు సీరియస్గా తీసుకొని కొంచెం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే కొంచెం మంచిది ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే మీ కంపెనీకి కొన్ని ఇంకా వచ్చే ఇంకా తీసుకునే వేరేవాళ్ళు ప్రక్కన వ్యక్తులు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మీ కంపెనీకి మంచిగా డెలివరీస్ వస్తాయి మీ కంపెనీ ఇంకా మంచి లెవెల్లో ఉంటుంది ఇంకా ముందు ముందు కూడా మంచి మంచిగా వస్తాయి ఇంకా ఇతరులకి తీసుకోవాలనే ఇంట్రెస్ట్ తెప్పించాలి కానీ అతను మర్యాద లేకుండా మాట్లాడితే ఎవరు తీసుకోగలుగుతారు కొంచెం దీన్ని మీరు సాల్వ్ చేసేటట్టు తీసుకోండి అందుకే నేను మీతో దీని గురించి వ్యతిరేకించాలి అనేసి మేము మీకు మేము నేను నీకు ఫిర్యాదు చేస్తున్న జస్ట్ దీన్ని ఒక తీసుకోండి సార్ నాకు కూడా తెలుసు వాళ్ళకు ఎన్ని బాధలు ఉంటే ఎంత కష్టపడి ట్రాఫిక్ల నుండి ఎట్లా రావాలా వీళ్ళకి ఎట్లా డెలివరీ చెయ్యాలి అనేసి వాళ్ళకి కూడా ఉంటుంది కొంచెం వాళ్ళకి కూడా ఉంటుంది కొంచెం మనం నేను కూడా అర్థం చేసుకున్న కాబట్టే దాన్ని ఇంకా సీరియస్గా తీసుకోలే జస్ట్ నేను మీకు వ్యతిరేకించాలి అనేసి జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తున్న అంతేకానీ మరీ ఇంత కాదు కదా వాళ్ళకు కూడా కొంచెం ఉంటాయి ప్రాబ్లమ్స్ మాకు కూడా తెలుసు కానీ ఆ ట్రాఫిక్లో అంత కష్టపడి అంటే అంటే ఎంత కష్టపడి వస్తున్నారో మాకు కూడా తెలుసు అందుకే మేము మర్యాదగా మాట్లాడుతాము వాళ్ళ ఇచ్చేటప్పుడు మర్యాదగా మాట్లాడితే మాకు ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అంతే